మా వంటింట్లో కరెంట్తో కూడిన సామలు అంటే మిక్సర్ గ్రైండర్ గ్యాస్ సిలిండర్ ఓవెన్ అన్నీ ఉన్నాయి కాని మునిపటి రోజుల్లో మిక్సీ ఉండదు రుబ్బురోలుతో రుబ్బాలి చెమటలు పట్టేటట్టు పప్పు రుబ్బేవారు గ్రైండర్లు మిక్సర్ మిక్సర్ లేదు చెమట పడుతూనే ఉంటాయి చుక్కలు పడుతూనే ఉంటాయి బట్టలు తడుస్తూనే ఉంటాయి ఆ పప్పు రుబ్బడానికి మనం ఊహించుకుంటేనే మనకి తెలుస్తుంది అమ్మో ఇంత కష్టమా అని గ్యాస్ సిలిండర్ గ్యాస్ లే అప్పుడు ఉండేది కాదు సిలిండర్ కర్రల పొయ్య ఊది ఊది ఊది వండుకుని వండుకునేవారు అది ఎంత కష్టం ఇలా అంటే పది నిమిషాల్లో వంట అయిపోద్ది ఆ సుఖాన్ని మనం చూస్తున్నాం కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎంత బాధ పడేవారు ఎంత ఇబ్బంది పడేవారు కర్రల పొయ్యమీద పెట్టుకుని అలాగే ఇప్పుడు ఓవెన్ మళ్ళీ ఇంకా ఓవెన్ అయితే ఇంకా ఇలా వేడిచేసుకోవడం అలా పెట్టేయడం అంతే ఇంక అంతలాగా అదే అప్పుడైతే ఒక చిన్న చారు చెయ్యడానికి అమ్మో కర్రల పొయ్యి వెలిగిచ్చాలి చారు వేడిచెయ్యాలి అన్నట్టు ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా ఓవెన్ స్విచ్ నొక్కేస్తారు అయిపోయింది వేడి అయిపోయింది అంతే సుఖంగా ఆ రోజుల్తో పోలిస్తే ఈ రోజుల్లోని వస్తు వస్తువులు వచ్చిన తర్వాత మనుషులు చాలా సుఖపడ్డారు ఆ రోజుల్లో చాలా కష్టం ఇవన్నీ లేకుండా